డబ్బు విత్డ్రా రెండు విధాలుగా మనం చేయవచ్చు ఏటియం మెషిన్ ద్వారా మరియు బ్యాంక్ ద్వారా విత్డ్రా చేసుకోవచ్చు ఏటియం మెషిన్ ద్వారా చేయాలి అంటే ఏటియం మెషిన్లో కార్డ్ పెట్టి ఏటియం కార్డ్ పెట్టగానే ప్రొసెస్ చేసుకున్న తరువాత లాంగ్వేజ్ సెలెక్ట్ చేసుకొని తరువాత టూ నంబర్స్ ఎంటర్ చేసి తరువాత విత్డ్రా ఎంటర్ చేసి తరువాత మనం ఎంత అమౌంట్ అయితే తీసుకుంటామో అమౌంట్ ఎంటర్ చేసిన తరువాత మన పాస్వర్డ్ పిన్ నెంబర్ ఎంటర్ చేస్తే ప్రొసెస్ అయిన తరువాత అమౌంట్ అనేది వస్తుంది అదే విధంగా బ్యాంక్కి వెళితే ఎవరు అయితే అకౌంటు హోల్డర్ ఉంటారో వాళ్ళే వెళ్ళి ఫార్మ్ తీసుకొని ఫార్మ్ ఫిల్ చేసి అమౌంట్ అనేది విత్డ్రా చేసుకోవాలి